భారతదేశ చరిత్ర అంటే మనకు పూర్వకాలంలో ఎంతోమంది మన భారతదేశం చాలామంది చాలామంది చాలా కష్టపడ్డారు ఇన్కేస్ మనకు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ మనకు స్వతంత్రం తెచ్చేదానికి వోళ్ళు పాపం వాళ్ళు సర్వస్వమే కోల్పోయారు అలాంటి వాళ్ళు మనం ఇప్పుడు ఆ వాళ్ళ వల్లే మనకిప్పుడు భారత దేశచరిత్ర అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంది ఓకేనా మనకు అసలు స్వసంత్రం బ్రిటీ వారు పరిపాలించే టైంలో మన ఎంత కష్టపడ్డారు వాళ్ళు మనం మనం కూడా మన్ని నరకాలు నరక చిత్ర హింసలు నరకాలను కూడా మనం ఎన్నో చాలాసార్లు చూసాం మనకనేది కూడా ఆయన్నీ ఒక మనస్ఫూర్తిగా అనేది గాంధీ గారు మనకు ఫ్రీడమ్ అనేది కూడా ఇచ్చేసెళ్ళారు గాంధీ జవహర్ లాల్ నెహ్రూ ఝాన్సీ ఝాన్సీ భాయి ఇలా సర్థార్ వల్లభాయ్ పటేలు ఎంతో మంది మనకు మన దేశం కోసం చాలా త్యాగాలు మన చాలా ప్రాచీన కాలాలు కూడా ఉన్నాయి అంటే ప్రాచీన పురాతన పద్ధతులు ఆ పురాతన పద్ధతులు మనం మన నెక్స్ట్ జనరేషన్ అనేది మనం తెలియజేయాలి ఎలా అంటే ఇప్పుడు మనం మన మనకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రాచీన పురాతన కాలం అనేది పెద్దలు పాటించేవారు ఇప్పుడు ఆ పాటించడం వల్ల మనకు నెక్స్ట్ అదే ఇప్పుడు మన పిల్లలు అదే నేర్చుకోవాలి వాళ్ళకి మనం చెప్పాలి ఇలా అని మా మా పెద్దవాళ్ళు ఇలా చేస్తారు బట్ మీరూ ఇలానే చేయండని మనం చెప్పాలి మనం మన దేశాన్ని మనం అలా తీర్చిదిద్దుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసింది మా అమ్మ వాళ్ళ ద్వారా మా అమ్మమ్మ వాళ్ళ ద్వారా నాకు ఏదో చెప్పింది నేను తెలుసుకున్నా బట్ నేను నా పిల్లలకనేది కూడా అదే తీర్చిదిద్దాలి ఇలా తీర్చిదిద్దడం వల్ల మనకు ఎన్నో ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో చారిత్ర కట్టడాలు కూడున్నాయ్ ఇప్పుడు చార్మినార్ తాజ్మహాల్ బట్ ఇలా ఎన్నో పాత పురాతన కాలంలో పద్ధతులు కూడా చాలా ఉన్నాయి రాజులు కట్టించ రాజులు పరిపాలించారు బట్ అయన్నీ పాత పురాతన వస్తువులు అలాంటివి మనం చూపిస్తే మనం వాళ్ళలో కొంచెం పర్లేదు పిల్లల ఈళ్ళకి చెప్తే నేర్చుకోగల్తారు అని మనం చాలా చేయిచ్చుకోవడం వాళ్ళకి అలా ఎన్నెన్నో చేసి వాళ్ళనేది కూడా మనం తీర్చిదిద్దగలం మన పిల్లల కోసం మనం ఎంత కష్టపడ్డాం అంత కష్టపడినా నెక్స్ట్ వాళ్ళకనేది చెప్పాల్సింది చెప్పుకోని ఇన్కేస్ ఇప్పుడు భారత్దేశం అనేది కూడా మనకు ఎన్నో పురాతన పద్ధతులని మనకు ప్రాచీన ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే వరి నాటడం అలా వరి నాటడం అంటే ఇప్పుడు మిషన్స్ అన్నీ కాకుండా దాన్ని ఎలా నాటాలి ఎలా చెప్పాలని మనం తెలియచేయాలి వాళ్ళకి ఇప్పుడు మనం వ్యవసాయం అనేది కూడా మన పిల్లకి చెప్పడం వల్ల వాళ్ కొంచెం దాన్ని తెలుసుకోని నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ వాల్ని ఇలా ఇలా వరి అనేది మేం ఇలా నాటేవాళ్ళం అలా చెప్పేవాళ్ళు ఓకేనా అలా కాకుంటా బ్రిటీష్ వాళ్ళున్నప్పుడు అన్నీ మనల్ని బానిసలుగా చేసుకోని వాళ్ళు మన ద ఆహార ధాన్యాన్ని తీసుకెళ్ళిపోయి అలా మనం ఎన్నో ఇబ్బందులు అనేటివి కూడా ఫేస్ చేసాం బట్ ఇప్పుడు అలాంటివి అయ్యేం లేకుండా మనం ఓన్గా సంపాయిచ్చుకొని ఇప్పుడు మనకు ఫ్రీడముంది కాబట్టి మన కష్టార్జితంతో మనం బతికేదానిక్కూడా మనకు పాజిబిలిటీస్ ఉన్నాయ్ సో అలా కూడా మనం కష్టపడి మన భారతదేశ చరిత్రంటే ఏముంది పురాతన పాత్రలు పురాతన ప్రాచీన యుద్ధాలు గ్రంథాలు ఇలా కవితలు కవిత్వాలు సో ఎన్నెన్నో ఆటలు పాటలు అన్నీ చాలా ఉండేటివి